నేను నా కళాకృతిని కొన్నిసార్లు పోటీలలో మరియు ప్రదర్శనలో ప్రదర్శించాను ఆ అనుభవం నాకు చాలా ఆనందాన్ని మరియు గర్వాన్ని కలిగించింది నా కళను ఇతరులు చూడటం మరియు దాని గురించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒకసారి నేను ఒక రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలో పాల్గొన్నాను అక్కడ నా చిత్రానికి మొదటి బహుమతి వచ్చింది ఆ క్షణం నా జీవితంలో మరచిపోలేనిది నా కష్టానికి తగిన ఫలితం దక్కినందుకు నేను చాలా సంతోషించాను ఒకవేళ నేను నా కళాకృతిని ప్రదర్శించకపోయిన నేను ఎలిమెంటరీ మరియు ఇంటర్మీడియట్ డ్రాయింగ్ పరీక్షలు వ్రాసాను ఆ పరీక్షలు నా కళా నైపుణ్యాలను మెరుగుపరచడానికి నాకు సహాయపడ్డాయి